స్కూల్లో నాకు చిన్నప్పటినుంచి బాగా ఇష్టమైన సబ్జెక్టు మ్యాథ్సు దాన్ని చాలా ఇష్టంగా ప్రేమగా చేసుకునేవాడిని ఎలాంటి సమ్స్ అయినా కూడా అదేనంటే అందులో ఉండే ప్రాబ్లమ్స్ కూడా చాలా అలవోకంగా ఈజీగా సాల్వ్ చేసేవాడిని నా నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్ అనిపించేది అంటే బయాలజీ అందులో ఉండే వర్డ్స్ సైన్టిఫికల్ వర్డ్స్ కానీ అండ్ అది గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది నాకు అందులో పెద్దగా మార్కులు కూడా వచ్చేవి కాదు మ్యాథ్స్ని నేను చాలా ఈజీగా చేసే వాడిని అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా వచ్చేవి నాకు అంటే సార్ వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా నచ్చేది మన టీచర్సు వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా చెప్పేవాళ్ళు నన్ను దాన్ని ఒక విధంలో ఇంకో మూడు నాలుగు రకాలుగా కూడా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడం ద్వారా నాకు చాలా ఆనందకరంగా ఉండేది అండ్ మా టెక్స్టుబుక్లో ఉండే క్వశ్చన్స్ కాకుండా ఇతర టెక్స్టుబుక్లో ఉండే క్వశ్చన్స్ని కూడా నేను సాల్వ్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవాడిని దానివల్ల నాకు చాలా అంటే నాలెడ్జ్ రావడం కాని అండ్ లేదు నా దానిపైన ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ పెరగడం కూడా నేను చాలా జరుగుతూ వచ్చినవి నాన్ అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్ రోజులో సంతోషకరమైన విషయం కూడా నాకు మ్యాథ్స్తొనే సంబంధించి ఉన్నది నాకు ఎనిమిదివ తరగతిలో మ్యాథ్స్ తరఫున జరిగిన ఒక ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో నాకు ప్రైస్ రావడం అంటే ఫస్ట్ ర్యాంక్ రావడం దానికి తోడు అన్యువల్ రోజు మాకు ప్రైజ్ మనీ కింద నాకు మ్యాథమెటిషియన్ అని అవార్డు కూడా ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందిగా అండ్ మ్యాథ్స్ తరఫున కొన్ని క్వశ్చన్లు కూడా తయారుచేసి ఇతర స్కూల్లకి నేను పంపించేవాడిని తెలిసిన సార్లు ద్వారా కాని వాళ్ళ స్కూల్లో క్వశ్చన్ పేపర్స్ నేను సాల్వ్ చేయడం అండ్ నేను ప్రత్యేకంగా క్వశ్చన్ పేపర్లు తయారుచేసి మా సార్ వాళ్ళకి ఇచ్చి అండ్ వాళ్ళ స్కూల్లోనూ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లాగా రాయించడము ఇప్ప ఇప్పటికి జరుగుతుంది నేను అప్టు నర్సరీ నుండి ఇంటర్ బీటెక్ వరకు కూడా మ్యాథ్స్ని అలవోకగా ఒక చేయగలను అండ్ వాళ్ళకి నేను చిన్నపిల్లలకు నేను ఈజీగా బోధించగలను కూడా అండ్ ఇంటర్ వరకు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ట్యూషన్లు వారిగా ఇలా చెప్తూ వస్తు చెప్తూ వస్తున్నాను మ్యాథ్సు ఒక రకంగా నాకు చాలా దగ్గరగా అయిపోయింది అది దాన్ని అంటే రోజులో కనీసం ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయనిది నాకు ఏదో మిస్ అయినట్టు అంటే ఫీలింగ్ వస్తుంటే నాకు మాథ్స్ చాలా ఇష్టము అలాగని వేరే సబ్జెక్టులను తీసేయలేము కానీ నాకు బయాలజీ చాలా కష్టంగా ఉండడం ద్వారా నేను టెన్త్ వరకు బయాలజీ కంటిన్యూ అయ్యి టెన్త్ తర్వాత ఇంటర్ నుండి నేను బయాలజీ కోర్స్ నేను సెలెక్ట్ చేసుకోలేదు దాని తర్వాత నేను ఎంపీసీ తీసుకొని మాథ్స్ సైడే వెళ్ళి అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా మ్యాథ్స్ సైడే సిస్సి తీసుకొని ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మ్యాథ్స్ బాగా చేయగలను అని చెప్పి మా కాలేజీలో కానీ ఎప్పటికీ మా టీచర్లు అంటూనే ఉంటారు చాలా బాగా అంటే లేని క్వశ్చన్లను అంటే ఎగ్జామ్లొ వచ్చిన క్వశ్చన్లను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తానని నా

నా స్కూల్లో ఇంకా సంతోషకరమైన విషయం పంచుకోవడానికి నేను స్కూల్ కాలేజ్ స్కూల్లో కాని కాలేజీలో కాని లీడర్గా ఎన్నుకోబడ్డాను అంటే ఎస్పిఎల్ అనే పొజిషన్ స్కూల్ పీపుల్ లీడర్ అనే పొజిషన్కి ఎంచుకోవడానికి మా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరి ద్వారా ఓట్లు చేసుకుంటే చాలా ఒక్కటికి రెండింతల మెజారిటీతోనే అంటే అప్రా వేరే వాళ్ళ పైన నా స్నేహితుల పైన నేను గెలిచాను నా స్టూడెంట్స్ నా అంటే నన్ను చాలా ఇష్టంగా గెలిపించారు నేను చాలా దాన్ని ఎంజాయ్ చేశాను మా స్కూల్లో ఇంకా నేను ఆల్ రౌండర్ అనే అవార్డుని కూడా కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు గెలుచుకున్నాను ఆల్ రౌండర్ అనగా స్టడీస్లోను నీట్నెస్లోను డిసిప్లిన్లోను అండ్ స్పోర్ట్స్లోనూ అన్నిట్లోనూ ముందుండి పాటిస్పేట్ యాక్టివ్గా ఉండడము నేను అన్నిటిలో పార్టిసిపేట్ చేసి త్రీ టైమ్స్ నాకు ఆల్రౌండర్ అవార్డ్ రావడము నా నాకు నేనే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అలాగే మా స్నేహితులు అందరూ కూడా దాంట్లో భాగమై ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అండ్ అది ఎప్పటికి నేను మర్చిపోలేని విషయము అండ్ మాథ్స్ మ్యాథ్స్కి కూడా సపరేట్గా నాకు అవార్డు రావడము అలాగే ఆల్రౌండర్ అవార్డు రావడము అండ్ టెన్త్లోనూ ఎక్కువ మార్క్స్ రావడం అంటే నా రిజల్ట్ రోజు మార్క్స్ చూసిన సమయాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అందరిలో హైయెస్ట్ మార్క్స్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి అని చెప్పి తెలియగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కష్టానికి ఫలం వచ్చింది అనే ఫీల్లో నేను ఉండే చాలా ఎంజాయ్ చేశాను